హలో నేను పోస్ట్మన్ అండి ఇక్కడ వచ్చింది ఇక్కడ కార్డులో ఉన్న అడ్రస్కి వస్తే ఇక్కడ అంత చందరవందరగా వర్షం గాలి తుఫాన్లా ఉందండి అంతా బురద పట్టేస్తుంది ఏం చేయలా తెలియట్లేదు ఇక్కడ కార్డులో ఇవ్వడానికి ఇక్కడ ఎవరు కూడా లేరు అవైలబుల్గా మరి ఏం చేయమంటారండి ఇప్పుడు లొకేషన్లోనే ఉన్నాను

ఇది తుపాన్లాగే ఉందండి మొత్తం వర్షం గాలి చెనుకులు ఈ ఏరియా కూడా అంతా బురద బురదగా ఉంది ఏంచేయాలో తెలీట్లేదు మనకే పర్సన్స్ కూడా అవైలబుల్గా లేదు ఇక్కడ మొత్తం సిచువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అంటే అడ్రస్లో ఎవరు లేరా మనకి అవైలబుల్గా పర్సన్స్ ఎక్కడ తను ఆహా ఆహ ఓకే ఓకేనండి అయితే ఉంటానండి